నేను కొన్నిసార్లు బట్టలు కుడుతూ ఉంటాను అయితే అప్పుడు ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు కొన్ని కొన్నిసార్లు కుడుతూ ఉంటాను అయితే అప్పుడు నేను సల్వార్లు చూడిదార్లు జాకెట్లు కుడతాను కుట్టేటప్పుడు ఒక్కొక్క బ్లౌజ్కు వన్ సిక్స్టీ అలాగే చూడిదార్లు కుట్టడానికి టూ ఫిఫ్టీ తీసుకుంటాను అయితే ఇట్లా తీసుకునేటప్పుడు కొంతమంది కస్టమర్లు ఇలా ఉంటారండి వాళ్ళు మనం ఎంత బాగా కుట్టినా ఏదొకటి వంకలు చెప్పడము అట్లా చెప్తారు వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్స్ అనేటివి సరిగ్గా లేకున్నా కూడా మననే ఏదొకటి అనడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అయితే ఈ మధ్యలో అయితే ఒక ఆమెకు బ్లౌజ్ కుట్టాను బ్లోజ్ కుట్టినప్పుడు ఆమెకి ఏంటి ఆమె కొలతలు ఇచ్చింది ఆమెకు సరిగ్గా లేనిది కొలతలు లేనిది నాకిచ్చింది ఇచ్చి అందులో క్లాత్ సరిపోలేదు ఆమె ఇచ్చిన కొలతలకి ఆమె ఇచ్చిన క్లాత్ సరిపోలేదు నేను కుట్టాను అప్పుడు ఆమె ఇచ్చినప్పుడు నేను చూసుకోలేదు అది సరిపోతుందా లేదో అస్సలు చూడలేదు అది చూడకపోతే అప్పుడు ఇక కుట్టేటప్పుడు క్లాత్ సరిపోతలేదు ఇక చిన్నగా పెడితేనేమో వాళ్ళు మనని ఏదొకటి అంటారు అట్లా అనేసి ఇక కుట్టాను కుట్టిన తరువాత కొంచెం చిన్నగా అయ్యింది అప్పుడు ఆమె వచ్చి అంటుంది నాకు చెప్తే అయిపోయేది కదా నేను పెద్దగా తీసుకొచ్చుకునేదాన్ని కదా అట్లా అన్నది నాకు ఆరోజు అట్లా అట్లా అనేసరికి కొంచెం బాధ అనిపిచ్చింది ఇంక నేను ఒక బట్ట కోసం ఇట్లా డబ్బులు తీసుకుంటాను బ్లౌజ్కి అయితే వన్ సిక్స్టి అదే డ్రెస్కి అయితే రెండువందల యాభై ఇంకా రకరకాలది ఏమైనా గౌన్లు అట్లా ఏమన్నా కుడితే ఐదువందలు అట్లా తీసుకుంటాను అండి అంటే అవి అంటే వాళ్ళు చెప్పినదానిబట్టి డిజైన్ ఎట్లా చెప్ చెప్తే అట్లా